చందుగారు రండి నేనే రమ్మన్నాను మిమ్మల్ని కూర్చోండి కూర్చోండి అదే మీ ఇప్పుడు మన యూనివర్సిటీని వచ్చే రెండు సంవత్సరాలలో మనం ఇండియాలోనే మన భారతదేశంలో టాప్ టెన్లో చూడాలని నేను ఒక ప్రణాళిక ఎలా వేద్దామంటారు అని చెప్దామని దీని గురించి మాట్లాడదామని పిలిపించానండి మీతోపాటు ఇంకోక ఇద్దరిని కూడా పిలిచాను వాళ్ళు కూడా వచ్చేసారు ఏం చేస్తే బాగుంటుంది ఎందుకు మన క మన యూనివర్సిటీ అనేది ఇలాగ వెనకబడుతుంది కారణాలు ఏంటి అంటారు చెప్పండి ల్యాబ్లు ఉన్నాయి కదమ్మా సరిప్ అవి సరిపోటల్లేదా అవి ఎన్ని యాభై ఎన్నో ఉంటాయి కదా అదే దానికి లోపల కొన్ని ఏసీలు పెట్టించాలి అనుకున్నాం అప్పుడు కుదర్లేదు ఏసీలు పెట్టిద్దాం ఈసారి ఏసీలని ఇంకొక ఇంకొక యాభై మొత్తం వంద కంప్యూటర్లు వచ్చేలాగా ఉండాలి ల్యాప్టాప్ లాంటివి అది ఒకటి చూడాలి అనుకున్నాను ఇంకా ఇంకేమైనా ఉన్నాయా అండి అంటే స్ట్రెంగ్త్ పెరగడానికి ఏదన్నా స్ట్రెంగ్త్ ఎందుకు తగ్గుతుంది

ఇప్పుడు అకాడెమిక్ పరంగా అయితే మరి మన దగ్గర టీచర్లు కాని ఫ్యాకల్టీ స్టాఫ్ కాని అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే కదా లేకపోతే ఫ్రెషర్లని ఎవరినైనా పెట్టారా

సరే సరైన ఫెసిలిటీస్ అంటే మన దగ్గర ఆల్రెడీ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది కదా హాస్టల్లో ఫుడ్డు ఏమన్నా బాగుండట్లేదు అంటారా హాస్టల్ ఎలా మెయింటైన్ చేస్తారు

మన టైమింగ్స్ ఏమైనా టైమింగ్స్ ఏమైనా పెంచితే బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పుడు స్టడీ అవర్లు పెట్టడం పిల్లలకి పిల్లలు మన కాలేజ్ అయిన తరువాత ఏదో వదిలేస్తునాం అనిపిస్తుంది హాస్టల్లో ఉండేవాళ్ళని కూడా సెపరేట్ సూపర్వైజర్లని ఇద్దరు ముగ్గురిని పెట్టి ప్రతి ఫ్లోర్కి చదివించాలి ఒక రెండు గంటలైనా కూర్చోపెట్టి చదివించాలని నేను అనుకుంటున్నాను ఇలా అయితే అయినా మనకి ఈ ర్యాంకులు గట్టా రావడం ఇప్పుడు పెరుగుతాయి అని అంటే ఇప్పుడు ఇది ఉంది మొన్న జెఈఈ మెయిన్స్ జరుగుతున్నాయి మనకి దానిలో ఒకటో రెండో వస్తున్నాయి మనం కనీసం బయట ప్రపంచానికి చూపించాలి అన్నా కనీసం పది స్టూడెంట్స్ అయినా మనకి దానిలో క్వాలిఫై అయ్యారు అనుకో బాగుంటుంది అలా బాగుంటే జెఈఈ మెయిన్స్ ఒకటి ఆ నీట్ ఒకటి ఇలాంటివి క్రాక్ చేస్తే చేయడానికి మన స్టూడెంట్స్ని మనం ట్రైన్ చెయ్యాలి దానికోసం కూడా ఉన్నారుగా ఫ్యాకల్టీ ఈ ఈ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అని లేకపోతే ఈ కోచింగ్ సెంటర్స్కి కోటిం కోచింగ్ సెంటర్ నుంచి కూడా ఒక్కరు వస్తున్నారు కదా అది కరెక్టుగా లేదు కదా మరి అదికూడా కొంచెం చూడాలి కదా ఎందుకు తగ్గుతుంది ర్యాంకులు ఎందుకు రావటం లేదు మీరే చూడాలి అవి కూడా నేను కూడా ఇంకా ఈ నెల ఎందుకంటే ఈ నెలంతా కూర్చుని నేను ఇంప్లిమెంట్ చేసి ఈ డిస్కషన్ అంతా కూడా హై ఇంకా హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కాబట్టి యూనివర్సిటీ మొత్తం మీద అందరిమీద డిస్కస్ చేసి ఇవన్నీ చేద్దామని నేను ముందుగానే అనుకున్నాను ఇంకా ఎలాగైనా ఎట్టి పరిస్థితిలో మాత్రం వచ్చే ఇరవైరెండు సం ఇరవై ఐదుకి రెండు సంవత్సరాల్లో మనది ఇన్ భారతదేశంలో టాప్ టెన్లో ఉండాలి మన యూనివర్సిటీ అనేది దానికి మనం స్రెంగ్త్ పెంచుతామా లేకపోతే ఈ కోచింగ్ సెంటర్లాగా రెండు గంటలు అనేది కోచింగ్ లాంటిది ఇద్దామా అనేది కాదు మొత్తం అన్ని కాలేజ్ పరంగా స్టూడెంట్స్ పరంగా రిజల్ట్ పరంగా కూడా మనం ఇంప్రూవ్ అయ్యేలా చేసుకోవాలి సరేనా అండి ఉంటాను మీరు నేను కూడా కొంచెం వేరే ఇంకా మీటింగ్ ఉంది వేరేవాళ్ళతో మీరు కాలేజ్కి వెళ్ళీ చూసుకోండి ఇలాంటివి ఏమైనా కొంచెం ఉండేలాగా